ఇంట్లో వంట గ్యాస్ స్టాప్ చేసినప్పుడల్లా మా మనం కింద స్టవ్ దీన్ని సిలిండర్ దగ్గడ ఈ ఆఫ్ చేసుకోవాలి మళ్ళీ ఆన్ చేసుకోవాల్సిన సమయంలో కింద ఆన్ చేసుకొనే సమయంలో స్టవ్ని ముట్టించవలెను తీసుకోవాల్సిన జాగ్రత్తలు అతిగా పొంగినా ఇదే స్టవ్వు గ్యాస్ వేస్టవుతుంది కాబట్టి గ్యాసు మనం దగ్గరుండి ముట్టించుకొని వాడుకొనే సమయంలో అంతా దగ్గిరినే ఉండి దగ్గిరినే దాన్ని పొంగనీకుండా వేస్ట్ కాకుండా చేసుకుంటే మనకు గ్యాస్ ఆదా అవుతుంది కాబట్టి మనం గ్యాసును ఎంత వీలుగా చూసుకోవాలి నైట్ సమయంలో మనం పడుకునేటప్పుడు ప్రతీ రోజూ గదిలోకెళ్ళి ఆఫ్ చేసుకొని ఉండాలి ఆఫ్ చేయని యెడల ఎలుకలుపాడు ఏదన్నా దాన్ని కత్తరించేసిన యెడల ఇదంతా పాకి మనం కరెంటు స్విచ్ ఏసినప్పుడు కూడా దానికి షార్టైపోయే అవకాశాలు ఉంది కాబట్టి గ్యాసుని ఎంత వీలైనంత వరకు మనం జాగ్రత్తగా చూసుకోవాలి ప్రతీ రోజు ఉదయం ఆన్ చేసేటప్పుడు కింద రెగ్యులేటర్ని ఆన్ చేసుకోవాలి మళ్ళ అప్పుడుదా స్టవ్ ముట్టిచ్చాలి మళ్ళీ ఆ వంటైనా తరువాతనే సిలిండర్ని ఆఫ్ చేసేసి మళ్ళీ మన పనులు మనం చేసుకోవాలి సిలిండర్ని ఆఫ్ చేయ రెగ్యులేటర్ని ఆఫ్ చేయకుండా పోనియడల ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు ఏదో ఎలుకులు పాడు ఆ పైపుని కొరికేసినాయంటే కొరికిన సమయంలో గ్యాస్ పూర్తిగా లీకేజ్ అయిపోయి ఇల్లంతా పాకి దాన్ని మనమిప్పుడు ఆ స్మెల్ని గమనించిన యెడల మనకి ఏదన్నా లైట్ యేసుకొనేప్పుడు అట్టట్టా మనం మనం మనం మళ్ళీ అజాగ్రత్తతో పోయి అగ్గిపుల్ల గీసినానప్పుడు మనకిల్లంతా పాకి మన ప్రతీ డేంజర్ అవుతుంది కాబట్టి గ్యాసుని కంపల్సరిగా ప్రతీ రోజు మనం నైటు పడుకునే టైంలో సిలిండరు రెగ్యూలేటర్ని ఆప్ చేసిన తరువాతనే మనం ఇంట్లో పనుకోవాలి రెగ్యూలేటర్ ఏముందిలే ఏం పోతుందిలే అనుకునే కొద్దీ మనకి ఇబ్బంది కరంగా వస్తుంది కాబట్టి ఇంక జాగ్రత్తగా వంట గ్యాసు మనం నైటు సమయంలో వీలైనంత జాగ్రత్తగా రెగ్యూలేటర్ని ఆఫ్ చేయాల్సిందిగా కోరుకుంటూ తెలియజేస్తున్నాం రే రెగ్యూలేటర్ ఆఫ్ చేయని ఎడల ఎలుకలు పాడు ఏదో మనకొచ్చి ఇబంది కరంగా జరిగినప్పుడు మనకి చానా ప్రమాదం జరుగుతుంది అం దులో మనం గ్యాసుని ఎక్కువ ఆదా చేయాలంటే రెగ్యులేటర్ని కంపల్సరీగా ఆఫ్ చేయాలి వంట జరిగినప్పుడంతా పూర్తిగా అక్కడనే ఉండి వంట చేసుకొని కరెక్ట్గా ఆఫ్ చేసుకుంటే గ్యాసు వేస్ట్ కాకుండా ఉంటుంది వేస్ట్ కాకుండా ఉంటుందంటే మనమెట్లా అంటే నీళ్లు పోసేసి పెట్టేస్తాం నీళ్లు పొంగి స్ట గ్యాసు మంట తగ్గిపోతుంది కాబట్టి ఇది మనకి ఇబ్బంది కరంగా ఉంటుంది కాబట్టి గ్యాసుని వీలైనంతవరకు సిలిండర్ని మన వంటవతానే రెగ్యులేటర్ని ఆఫ్ చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ప్రతీ ఒకళ్ళు ఇంట్లోను అదే పని చేయాలని మానమనుకుంటున్నాం మనము మన ఇంట్లో కూడా అదే జాగ్రత్తలు తీసుకోవాలని మనము ఆలోచిస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం గ్యా సిలిండర్ని గ్యాస్ సిలిండర్ని ఆఫ్ చేయాల రెగ్యూలేటర్ని కంపల్సరీగా ఆఫ్ చేస్తేనే మనకు అనుకూలంగా ఉంటుంది అట్ల అనుకూలించకుండా చేసినప్పుడు ఎలకలు పాడు కొరికినాయంటే డేంజర్ జరిగే అవకాశం ఉంటుంది